హలో నా పేరు సుకేష్ కుమార్ తోటపల్లి నేను పుట్టింది నెల్లూరు పెరిగింది నెల్లూరు విద్యాభ్యాసం చేసింది నెల్లూరు మా అమ్మ పేరు వరవీణ మా నాన్న పేరు శ్రీనివాసులు నాకు ఒక చెల్లి ఉంది తన పేరు సంయుక్త నేను చిన్నపుడు నుంచి ఒకే స్కూల్ మేము ఉండేది నెల్లూరు మూలాపేట ఏరియా మా స్కూల్ పేరు హిమాలయ పబ్లిక్ స్కూల్ అందులో మా మ్యాడం పేరు లక్ష్మి మ్యాడం మా సార్ పేరు శ్రీధర్ సారు ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో చదివాను అందుకని నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు ఉన్నది ఒక పది మంది ఫ్రెండ్స్ వాళ్ళు మేము చిన్నపుడు టెన్త్ క్లాస్లో డ్యాన్స్ స్కూల్ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను అందులో ప్రైజ్ వచ్చింది ప్లస్ నేను కరాటి క్లాస్లు కరాటి క్లాస్ కానీ పాటలు కానీ అన్ని బాగా అన్ని క్లాసుల్లో నేను చేరాను టెంత్లో నాకు ఎయిట్ పాయింట్ టు పాయింట్ గ్రెడ్ వచ్చింది కానీ నేను ఆ మార్క్స్ నేను స్యాటిస్ఫ్యాక్షన్ అవ్వలేదు కానీ ఇంటర్లో కొద్దిగా బాగా చదివి నారాయణ నారాయణ కాలేజ్ చేర్పించారు అరవింద నగర్ బాయ్స్ క్యాంపస్ నారాయణ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఎంపిసి తీసుకున్నాను ఎంపిసిలో నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం మా సార్ ఎక్కువగా కేర్ తీసుకోని దగ్గరుండి చెప్పించారు మ్యాథ్స్లో నాకు సెంట్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ వచ్చాయి అన్ని డెబ్భై ఐదుకు డెబ్భై ఐదు వచ్చాయి నూట యాభైకి నూట యాభై వచ్చాయి ఇంటర్మీడియట్ అయిపోగానే నేను వెంకటేశ్వర కాలేజ్లో చేరాను ఇంజనీరింగ్ మెకానికల్ తీసుకున్నాను మెకానికల్ బ్రాంచ్ అంటే కొద్దిగా ఇష్టం నాకు అందుకని దాంట్లో చదివాను అంతా హ్యాపీగా ఉంది లైఫ్ పోతూ ఉంది అను అనుకున్నాను కానీ ఆ లాస్ట్లో ప్లేస్మెంట్లో సరిగ్గా రాలేదు మా కాలేజ్కి అందుకే మేమే ట్రై చేసి ఏదో ఒక విధంగా ఏదో కంపెనీలో పర్సనల్గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము జాబ్ కొట్టాను అక్కడ త్రీ ఇయర్స్ చేశాను మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఆపర్చునిటీలో ఉన్నాను వేరే అక్కడ నుంచి వచ్చేసి వేరే ప్రయత్నంలో ఉన్నాను మరి అందులో నాకు చాలా ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకున్నాను చాలా మంది దగ్గర చాలా నేర్చుకున్నాను చాలా ఫ్రెండ్స్ చాలా మంది స్నేహితులు నా వచ్చారు కాని స్నేహితులు సార్లు చాలా మంది ఉపాధ్యాయులు చాలామంది నాకు పరిచయం అయ్యారు అక్కడ సూళ్లూరుపేటలో ఆ మేము అందరం సరదాగా లోకేషన్కు వెళ్లాము లొకేషన్ గురించి చెప్తాము సరదాగా టూర్కు వెళ్ళాము ఫాల్స్కు వెళ్ళాము ఫాల్స్ పేరేంటి అంటే ఉబ్బలమడుగు ఫాల్సు అక్కడ చాలా ఉంది చుట్టూ చెట్లు వర్షాకాలంలో పోతే ఫుల్ జలపాతంగా ఉంటుంది జలపాతాలు కాని ఇంకేదైనా కాని ఫుల్గా బాగుంటుంది అక్కడ ఇది కానీ ఏ వాటర్ కానీ నీళ్ళు కాని చల్లగా ఉంటాయి ట్రెక్కింగ్ బాగా పనికి వస్తుంది అది ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్లినప్పుడు చాలా జాలీగా ఉంటుంది అందులోనూ మీకు తొలిగా పరిచయమైన ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది అక్కడ బైక్ రైడింగ్ కూడా సూపర్గా ఉంటుంది ట్రెక్కింగ్ కాబట్టి అందులో ఇంకా ఇంకా పైకి వెళ్తే ఫాల్స్ ఉంటాయి కానీ అంత దూరం నడవలేము ఎందుకంటే బయట పార్క్ చేసి వెళ్లిపోవాలి పైకి నడుచుకుంటూ కానీ అంత బాగుంటుంది వెళ్లే పనైతే నేనైతే ఇది బాగా అందరికి చెప్పాను ఇలా వెళ్ళవచ్చు ఇక్కడికి ఏమైనా మూడ్ ఆఫ్లో ఉన్నా కానీ ఇలా ఏవైనా అయినా అక్కడికి వెళ్లవచ్చు మంచిగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది నేను టెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఏదో చిన్న టూర్కు ఒకటి తీసుకెళ్లారు ఏందంటే అది నరసింహకొండ తీసుకెళ్లారు ఇక్కడ నెల్లూరు నుంచి ఆ పొట్టేపాలెం సైడు ఒక పైగే కొండ పైకి టూ త్రి కిలోమీటర్స్ ఉంటుంది ఫస్ట్ టైం కెమెరా కొన్నాను అప్పుడు సోనీ సోనీ కెమెరా దాంతో ఫోటోస్ తీసుకోవడం కానీ విండ్మిల్స్ ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద విండ్మిల్స్ అవి చాలా డేంజర్ అన్నారు కానీ మేము అక్కడికే వెళ్ళాము విండ్మిల్స్ బాగా ఆడుకున్నాం అక్కడి నుంచి కిందకు చూస్తే నెల్లూరు చాలా సూపర్గా అనిపించింది సూపర్గా ఉంది బాగుంది అంతా అంత అంత బస్సులో వెళ్ళాము బస్సులో జాలీగా హ్యాపీగా సూపర్గా ఎంజాయ్ చేస్తూ అలా అలా ట్రిప్ వేస్తూ హ్యాపీగా నడుచుకుంటూ దిగేటప్పుడు నడుచుకుంటూ వచ్చేసాము బస్ ఎక్కలేదు ఇన్ బిటెక్లో అయితే నాకు తెలిసి నేను ఎక్కడికి వెళ్లలేదు అనుకుంటా వెళ్ళామంటే ఆ వెళ్ళాం మీరు ఇక్కడ ఇండస్ట్రీ టూర్కు అని చెప్పి ఒకదగ్గరికి తీసుకెళ్లారు ఏపీజెన్కో అని నెల్లూరులోనే

అక్కడ ఫస్ట్ నేను కొన్నిన్న మొబైల్ ఫోన్ తీసుకెళ్లాను అక్కడికి ఇంట్లో చెప్పకుండా అండ్ ఆ మొబైల్ ఫోన్లో ఫొటోసు విపరీతంగా వాడారు విపరీతంగా అంటే చాలా భయంకరంగా వాడారు ఫొటోస్ కానీ అది కొత్త ఫోన్ లాగా కాదు ఏదో పాత ఫోన్ అయిపోయింది చివరికి అంతలా వాడాం తర్వాత అక్కడి నుంచి వచ్చేసాక ఇంక నేను చెప్పా కదా మెకానికల్ అయిపోయాక నేను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఖాళీగానే ఉన్నాను హైదరాబాద్ వెళ్ళాను అక్కడ కోర్సు తీసుకున్నాను అది తీసుకున్నాను అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగాను చాలా దగ్గరా పనిచేశాను కానీ చివరికి ఒక కంపెనీలో వచ్చిందని చెప్పాను కదా ఆల్రెడీ ముందుగానే ఇంకొకటి ఏంటంటే నాకు ఇష్టమైన మూవీస్లోకి వెళ్దాము మూవీస్లో అంటే ఇంకా ఏం చెప్పాలి తెలుగు మూవీస్ అన్ని నాకు చాలా ఇష్టం ఈ మధ్య తెలుగు టాలీవుడ్ ఎక్కడికో వెళ్లిపోయింది ఇదే బాహుబలి సినిమా రాజమౌళి పుణ్యమా అని దాంట్లో నాకు ఇష్టమైన మహేష్ బాబు సినిమా మహేష్ బాబు అంటే ఇష్టం నాకు ప్రభాస్ అంటే ఇష్టం రీసెంట్గా వచ్చిన ప్రభాస్ మూవీ అంటే త్రీ ఇది సాహో కాని రాధేశ్యామ్ కాని ఇవన్నీ సూపర్గా ఉంటాయి సాహో అయితే నాకు సూపర్గా నచ్చింది బయట కానీ అంతగా పోలేదు జనాలకి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు కానీ ఈ మధ్య ప్రభాస్ కానీ మహేష్ బాబు ఇప్పుడు కొత్తగా రాజమౌళితో తీస్తున్నాడు అమేజింగ్ ఆ సినిమా ఎక్కడికో వెళ్లిపోతుందని నా ఊహ ఊహలు చెబుతున్నాయి రికార్డ్స్ దాటేస్తాయి ఇంకా నా నా చైల్డ్హుడ్కు వస్తే నా ఫ్రెండ్స్ రాజీవ్ అని ఉన్నాడు వాడు అక్కడ ఎక్కడ యుఎస్కి వెళ్లాడు అక్కడ సెటిల్ అయిపోయాడు ఇంకా కాలేజీ ఫ్రెండ్ పూజిత్ నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి వాడు అక్కడికి వెళ్లిపోయాడు యూఎస్కి వాడు కూడా అక్కడ సెటిల్ అయిపోయారు కియా మోటార్స్ కంపెనీలో జాబ్ వచ్చింది అక్కడ ఉద్యోగం వచ్చింది అక్కడ హ్యాపీగా ఉంది లైఫ్ అంటున్నాడు కానీ ఇక్కడ నేను ఐటీ ఫీల్డ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే ఇప్పుడు ఐటి గ్రోత్ బాగుంది కెరీర్ బాగుంటుంది అని చెప్పి షిఫ్ట్ అవుదాం మెకానికల్ గ్రోత్లో గ్రోత్ అనేది ఎక్కువ కనబడలేదు నాకు అందుకనే మారిపోదాం అనుకుంటున్నాను ఇంతకీ ఏం చెప్పాలనుకున్నాను అంటే ఇది నా నేను ఇప్పుడు దాక నా నా డీటైల్స్ అన్ని ఇవే ఇంకా మా చెల్లికి కొత్తగా ఈ మధ్యలో ఉద్యోగం వచ్చింది తను అగ్రికల్చర్ బీఎస్సీ చేసింది పాండిచ్చేరి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అక్కడ ఫోర్ ఇయర్స్ చదివింది మళ్ళీ పీజీ కూడా సీట్ వచ్చింది కేరళలో కానీ అప్పుడు కరోనా టైమ్ అని చెప్పి పంపివ్వలేదు భయపడి కానీ ఈ మధ్య గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది ఈ మధ్యలో జాబ్ వచ్చింది జాబ్కి జాబ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళింది హైదరాబాద్లో కూకట్ పల్లిలో వచ్చింది మా సొంతూరు వచ్చి తోటపల్లి గూడూరు తోటపల్లి గ్రామం గూడూరు మండలం కింద వస్తుంది అక్కడ తోటపల్లి మా చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను నేను నెల్లూరులో పెరిగాను స్కూలింగ్ అంతా నెల్లూరు కానీ చిన్నప్పుడు వెరీ చాలా చిన్నప్పుడు అక్కడ హాలిడేస్ వచ్చినా కాని మా నానమ్మ ఊరికి వెళ్ళిపోవడం వెళ్ళిపోతాను అక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ దోస్తులు చాలా మంది ఉన్నారు అక్కడ పిండి పిండి బడికి వెళ్లే వాడిని చిన్నప్పుడు నీదే కేవలం పిండి కోసమేలే అవన్నీ బాగుంటుంది అక్కడ అంత ఇంకా ఏంటంటే అక్కడ మా ఇంటి ఎదురుగా స్కూల్ ఉంటుంది చిన్న స్కూల్ అక్కడ ఆడుకోవచ్చు పాడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు చదువు తప్ప అన్ని జరుగుతాయి అక్కడ పాత స్కూలు సెంటర్లోకి వచ్చేసరికి ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఒక పెద్ద హై స్కూల్ ఉంటుంది మా నాన్న కూడా అక్కడే చదువుకున్నాడు ఐటి చేశాడు మా నాన్న నెల్లూరులో ఐటీ టెంత్ క్లాస్ వరకు అక్కడే ఆ ఊర్లోనే చదివాడు ఇంకేంటి అంటే అంత హ్యాపీగా ఉన్నప్పుడు రీసెంట్గా మా నానమ్మ చనిపోయింది మా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం తనే నాకు చిన్నప్పటి నుంచి అన్నివిధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది తను ఒక ఆరోగ్యం బాగాలేక చనిపోయింది ఆ తర్వాత ఇంక మా అమ్మ సైడ్కు వస్తే మా అమ్మకి ఇద్దరు ఒక అక్క ఒక చెల్లి అక్క ఏమో అక్కకు ఏమో ఒక కూతురు మా అక్క మాకు అక్క అవుతుంది చె చెల్లి మా అమ్మ చెల్లికి ఏమో ఇద్దరు కూతుళ్లు

ఇంకా మా అక్క వచ్చి యుఎస్కు వెళ్ళిపోయింది వాళ్ళ మా అక్కకి ఇద్దరు పిల్లకాయలు వాళ్ళు వచ్చి వీళ్ళు అక్కడే యుఎస్లో ఉన్నారు ఇప్పుడు బాగా పెద్దగా పెద్దగా అయిపోయి ఉంటారు వాళ్ళు చాల మిస్ అవుతున్నాను వాళ్ళని